మా కుటుంబం కొరకు ఆరోగ్యకరమైన వంటలంటే మొట్టమొదటిగా కూరగాయలని ఉప్పు పసుపు వేసి కడిగి ఆ తర్వాత వంట చేసేవాళ్లము నేను చేసిన తర్వాత శుభ్రంగా పాత్రలు కడుక్కోవాలా శుభ్రమైన నీటితో వంట చేయాల చేయడం వల్ల ఆరోగ్యమైనది ఉం ఆరోగ్యం ఉంటుంది అలా చేయడం వల్ల చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేదాన్ని అదేవిధంగా మనకు ఆరోగ్యానికి అవసరమైన వంటలు అంటే పాలు పవిత్రమైన పాలు తాగాల గుడ్డు ఉడికించుకుని తాగా తినవచ్చు అలా నేను మా పిల్లలకి మా భర్తకి ఇచ్చేదాన్ని చేపలు వండి వంట చేసేదాన్ని చేపల్లో కూడా పోషకాలు అన్నీ ఉన్నాయి ఆకుకూరలు చేసేదాన్ని ఆకుకూరలు చేసేదాన్ని అదే విధముగా పెరుగు పెరుగు కూడా ఆరోగ్యానికి మంచిది ఆవిధంగా వంటలు చేసేదాన్ని నేను అవన్ని తింటేనే మనకు ఆరోగ్యమనేది ఉంటుంది ఇప్పట్లో అనారోగ్యం అయితే ఉంటుంది జనాలకి కాని పాపము ఆరోగ్యకరమైన వంటలు తినాలంటే ఆకుకూరలు ఎక్కువ తినాల వెజిటేబుల్స్ కూరగాయలు తినాల తినే వాళ్ళము మేము గుడ్డు తినే వాళ్ళము కూడా తెచ్చుకొని పాలు తాగే వాళ్ళము చేపలు తినే వాళ్ళము ఆ విధంగా ఆ కా కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యంగా మనం ఉండ వచ్చండి ఎక్కువ నూనె వాడకూడదు తక్కువ నూనెలో తక్కువ మోతాదు నూనె నూనెలో వంట చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు వీలైనంతవరకు చికెన్సు మటన్సు తినకుండా అవైడ్ చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండ వచ్చండి మనం కూరగాయలు ఆకుకూరలు పప్పు వంటలు ఆ విధంగా తింటేనే మనం ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది ఎక్కువ ఆయిల్ లేకుండా వంట చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి వీలుంటుంది అదేవిధముగా శుభ్రంగా కూడా మనము ఆరోగ్యాన్ని ఉంచుకోవడము ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మాస్క్ ధరించుకోవడము హ్యాండ్ వాష్ తి హ్యాండ్ వాష్తో చేతులు కడుక్కోవడము కాళ్లు కడుక్కోవడము ఆ విధముగా ఆరోగ్యము బాగుండడానికి వీలు ఉంటుంది ఎలాగంటే ఎప్పుడూ కూడా చూడండి హడావిడిగా మనము చేతులు కడుక్కోకుండా తినేయడము హోటల్ హోటలు ఫుడ్డు ఎక్కువ అవైడ్ చేయాలండి ఏ కారణమైన ఎప్పటికైనా కూడా ఇంటి వంట తినేవాళ్లే ఆరోగ్యంగా ఉంటున్నారు ఇంటి వంట కొంచేమైనా తినవచ్చు తినడం వల్ల ఆరోగ్యం అనేది ఉంటుందండి హోటల్ ఫుడ్డు తిన తింటే అనారోగ్యానికే పాలవుతాము ఎప్పుడూ కూడా మన కుటుంబాలలో వంట చేసుకొని ఎక్కడికి వెళ్లిన క్యారీ చేసుకోవచ్చు స్పూన్లో తినే అలవాటు చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి స్పూన్లో తినడం చేతులు కడుక్కునే అవసరం ఉండదు కదా ఏ బ్యాక్టీరియానో మనము ఎక్కడైనా అక్కడ చేతులు పెట్టే వాళ్ళము పెట్టవచ్చు అప్పుడు ఉంటే చేతు